నేను టూరిస్ట్తో కలిసి వెళ్ళినప్పుడు వాళ్ళతో నాకు కలిగిన ప్రత్యేక అనుభవాన్ని మీకు వివరిస్తున్నాను కొత్త ప్రదేశాలకు అన్వేషించడం పర్యాటకులు కొత్త దేశాలను వెళ్ళినప్పుడు వారు కొత్త ప్రదేశాలను అన్వేషించవచ్చు వారు కొండలు సముద్రాలు మరియు ఇతర వాగులు అలాగే అడవులను సందర్శించవచ్చు వారు పురాతన శిధిలాలను కూడా చూడవచ్చు కొత్త దేశాలకు వెళ్ళినప్పుడు పర్యాటకులు కొత్త ప్రజలను కలవడం వారు వివిధ నేపథ్యాల నుంచి వచ్చిన వ్యక్తులతో కనెక్ట్ అవుతారు వారు కొత్త స్నేహితులను కూడా చేసుకోవచ్చు ఇలా చాలామంది టూరిస్టులను నేను కలిసినప్పుడు వారితో నాకు ఏర్పడిన బంధం చాలా బాగా నచ్చింది నాకు